పాల దిగుబడిని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు పాల దిగుబడిని పెంచేందుకు క్రమబద్ధమైన పద్ధతులు సరైన ఆహారం ఆరోగ్య సంరక్షణ మరియు మంచి పాల ఉత్పత్తి విధానాలు పాటించాలి ముఖ్యంగా రైతులు క్రింది చర్యలను తీసుకోవాలి సరైన ఆహారం ఆవులకు పచ్చగడ్డి పొట్టు మినుములు శనగలు మరియు కాపస్ పొట్టు వంటి పోషకాహారం అందించాలి ఖనిజం మిశ్రమాలు మరియు మందారం లాంటి పోషకాలు పాలోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి పశువుల ఆరోగ్య సంరక్షణ సమయానికి పశు వైద్య సేవలు అందించాలి వ్యాక్జినేషన్ మరియు పారాసైటిక్ కంట్రోల్ ద్వారా వ్యాధులను నిరా నివారించాలి నిర్దిష్ట శుభ్రత పశువులు గేదెలను శుభ్రంగా ఉంచడం ద్వారా ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు గోశాలలు సరిగ్గా వెంటిలేషన్ నీటి పారుదల కలిగినవిగా ఉండాలి మంచి జాతి ఎంపిక గిర్ సాహివాల్ రెడ్ సింధి వంటి భారతీయ జాతులు అధిక మిల్క్ ఫ్యాట్ కలిగి ఉంటాయి జెర్సీ హోల్స్టీన్ ఫ్రిజియన్ వంటి విదేశీ జాతులు అధిక పాల దిగుబడిని ఇస్తాయి పాడి పశువుల సంరక్షణ కృత్రిమ గర్భధారణ ద్వారా మంచి రక్త సంబంధం కలిగి ఆవులను ఉత్పత్తి చేయవచ్చు వయోజన ఆవులకు మరియు దూడలకు ప్రత్యేక శ్రద్ధ వహంచాలి ఇతర ఉత్పత్తులు పాలు మాత్రమే కాకుండా ఆవుల నుండి అనేక ఉపయోగకరమైన ఉత్పత్తులు లభిస్తాయి ఆవు పేడ ఎరువుగా వ్యవసాయంలో విస్తృతంగా ఉపయోగపడుతుంది గోబర్ గ్యాస్ ఉత్పత్తికి కూడా ఇది ఉపయోగపడుతుంది బయోఫ్యూయల్ ఉత్పత్తి కోసం కూడా పేడను ఉపయోగించవచ్చు ఆవు మూత్రం ఔషధ గుణాలు కలిగి ఉంది ఆయుర్వేదంలో దీన్ని పంచగవ్యలో భాగంగా ఉపయోగిస్తారు ఇది ఎరువుగా వ్యవసాయంలో కూడా ఉపయోగపడుతుంది ఆర్గానిక్ పురుగు మందు తయారీలో కూడా ఉపయోగిస్తారు పంచగవ్య ఉత్పత్తులు పాలు పెరుగు నెయ్యి పేడ మూత్రం వీటిని పంచగవ్య అంటారు పంచగవ్యను ఆరోగ్య సంరక్షణ గృహశుభ్రత మరియు చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయారీలో ఉపయోగపరుచుకుంటారు ఆవు పేడ అమెజాన్లో లభించడంపై నా అభిప్రాయం ఇప్పటి రోజుల్లో ఆర్గానిక్ ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్ కారణంగా ఆవు పేడ వంటి ఉత్పత్తులు కూడా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా విక్రయించబడుతున్నాయి ఇది పరిపూర్ణంగా సహజ ఉత్పత్తి కావడం వల్ల కార్బన్ ప్రింట్ తగ్గించడంలో సహాయపడుతుంది పురుగు మందులు మరియు రసాయన ఎరువుల వాడకని తగ్గించేందుకు సహాయపడుతుంది గ్రామీణ రైతులకు ఆర్థిక ప్రయోజనాలు కూడా అందించబడతాయి అయితే ఈ ఉత్పత్తులు నిజంగా నాణ్యమైన వనా లేదా అనే విషయాన్ని వినియోగదారులు ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి ఆవు మూత్రం యొక్క ఔషధ ప్రయోజనాలు ఆయుర్వేదంలో ఆవుమూత్రం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది దీని ని పురాతన ఔషధంగా ఉపయోగిస్తారు ముఖ్యంగా శరీర డిటాక్స్ గోమూత్రంలో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల ఇది శరీరాన్ని డిటాక్స్ చెయ్యడం లో సహాయపడుతుంది పోషకాల విలువ ఇది పొటాషియం క్రియాటిన్ పాాస్పరస్ వంటి ఖనిజాలతో శరీరాన్ని బలంగా ఉంచుతుంది రోగ నిరోధక శక్తి గోమూత్రం ఇన్ఫెక్షన్లను అరికట్టే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీవైరల్ గుణాలను కలిగి ఉంటుంది చర్మవ్యాధుల చికిత్స ఎగ్జిమా సోరియాసిస్ వంటి చర్మవ్యాధులకు గోమూత్రంతో తయారు చేేసిన క్రీములు ఉపయోగపడతాయి క్యాన్సర్ నివారణ కొన్ని అధ్యయనాల ప్రకారం గోమూత్రంలో బయోయాక్టివ్ కాంపౌండ్లో క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకోవడంలో సహాయపడతాయి జెర్సీ ఆవు ఎక్కువ పాలు ఇస్తుందా ఎందుకు అవును జెర్సీ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది దీని వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి జాతి లక్షణాలు జెర్సీ ఆవులో అనువైన వాతావరణ పరిస్థితిలో పాల ఉత్పత్తితో అత్యధిక సామర్థ్యాన్ని చూపిస్తాయి ఆహార వినియోగం తక్కువ ఆహారంతోనే ఎక్కువ పాలు ఇవ్వగల సామర్థ్యం జెర్సీ ఆవులకు ఉంది బరువు తక్కువ జెర్సీ ఆవులు హోల్స్టిన్ లేదా భారతీయ ఆవులతో పోలిస్తే తక్కువ బరువు కలిగి ఉంటాయి కాబట్టి వాటి నిర్వహణ ఖర్చు తక్కువ పాల కొవ్వు శాతం జెర్సీ ఆవు పాలలో కొవ్వు శాతం సుమారు నాలుగు పాయింట్ ఐదు శాతం నుంచి ఐదు శాతం వరకు ఉంటుంది ఇది నెయ్యి మరియు ఇతర పాల ఉత్పత్తులకు అనుకూలంగా ఉంటుంది కానీ భారతీయ గిర్ సాహీవాల్ లాంటి ఆవుల పాలలో పోషకాల విలువ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీటి పాలలో ఆరోగ్యానికి మించిన వనములు పుష్కలంగా లభిస్తాయి ముగింపు పాల ఉత్పత్తి పెంచడం ఆవు పేడ మరియు మూత్రం వంటి ఉప ఉత్పత్తులను వాణిజ్యపరంగా ఉపయోగించడం ద్వారా రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చు సాంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక విజ్ఞానాన్ని ఉపయగించుకుంటూ పశుపోషణ రంగంలో పురోగతి సాధించవచ్చు